నేను పరిశ్రమ అవసరాలతో చాలా అప్డేటెడ్గా ఉంటాను ఎప్పటికప్పుడు కొత్త వాటిని నేను తెలుసుకుంటూనే ఉంటాను మరియు తదనుగుణంగా మీ వ్యా మా వ్యాపార వ్యూహాలలు చాలా సునాయాసంగా తెలివితో జ్ఞానం కలిగి మార్చుకుంటాము అప్డేట్ అయిన ప్రతి సిస్టమ్ని మా వ్యాపారంలో వాటిని వినియోగిస్తాము ఎందుకంటే మనుషులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు కాబట్టి ఫీచర్స్ని కూడా మేము ఎప్పటికప్పుడు మా వ్యాపారాల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము